కాకినాడ జిల్లాలో ప్రధానమైన కొన స్థానిక సమాచారం మార్గాలు వచ్చి ఏమిటి అంటే అండి వార్తాపత్రిక నెక్స్ట్ స్థానిక ఛానల్స్ అండి సో సమాచారము ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఒక సామాన్యుడికి బయట జరిగే సంగతులను సమా సమాచారాన్ని తెలియజేసేవి అండి స్థానిక వార్తాపత్రికలు ఏవైనా ఉన్నాయంటే అండి కేసిసి అండి ఆ కేసిసి ఛానల్ ఏమిటి అంటే మన కాకినాడకి సంబంధించిన వార్తా పత్రిక వార్తే కాదు అండి అందులో అన్ని రకాల విషయాలు కూడా చెప్తా ఉంటారు అండి ఆ స్థానిక సమాచారం మాకు ఎలా వస్తుంది అంటే అంటేనండి ఈ వార్త పత్రికల ద్వారా నెక్స్ట్ ఈ సమాచార పత్రికల ద్వారా ఈ టీవీలో ఈ కేసిసి ఇవే కాదండి సాక్షి ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికల ద్వారా కూడా టీవీ నైన్ లాంటి వాటిలి ద్వారా కూడా మేము అయితే సమాచారం అయితే పొందుకోగలుగుతున్నాము అండి అంశాలు మా జిల్లాలో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటి అంటే అండి ఒకటి ఏంటంటే బా ఆడవాళ్ళకి సంరక్షణ అండి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైవింగ్ అండి హార్ష్ డ్రైవింగ్ వీటిలి మీద ఏంటంటే ఎక్కువ దృష్టి అనేది పెట్టాలని ప్రభుత్వ వర్గాలను అయితే మేము కోరుకుంటున్నాము అండి